స్కూల్లో నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టు అంటే సైన్స్ నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అది ప్రతీ ఒక్క వస్తువుని వేరే ఒక కోణంలో చూడడానికి చాలా అందమైన రీతిలో చూపిస్తుంది ప్రతీది ఎలా పని చేస్తుంది అది ఎందుకు అలా జరుగుతుంది దానికి కారణం ఏంటి దానికి మూలమేంటి అని ప్రతి ఒక్కటి వివరంగా తెలియజేస్తుంది దాని వల్ల నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం నాకు కష్టంగా అనిపించినా సబ్జెక్టు అంటే సోషలు ఎందుకంటే అది గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అంటే నాకు ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం అనేది కష్టము ఎక్కువగా గుర్తుండదు కానీ అది ఎలా జరిగింది అని అవగాహన మాత్రం ఉంటుంది కాబట్టి నాకు బాగా కష్టమైన సబ్జెక్టు అంటే సోషలు మీ ఇంకా స్కూల్లో రోజు ఏదైనా సంతోషకరమైన జ్ఞాపకాన్ని అంటే జ్ఞాపకాలు అంటే అందరితో కలిసి ఆడుకోవడం లేదంటే సార్లతో కూడా కలిసి అనందమైన అదే ప్రోగ్రాములు జరిగినప్పుడు వాల్తో మాట్లాడడం వారి నుంచి తెలుసుకోవడం వాళ్ళు మా దగ్గర వేసే జోకులకి నవ్వడం అలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా ఆనందకరంగా ఉంటాయి